మేము ఇంటి నుంచి బయటకి ఎటైనా వెళ్ళినప్పుడు ఆ మొక్కలని ఎవరు చూసుకుంటారు అంటే మా అమ్మ నాన్న మా పిన్ని బాబాయ్ వాళ్ళు చూసుకుంటారు ఎందుకు అంటే మేము అందరం ఒకేసారి బయటకు వెళ్ళలేము మొక్కలు అలా వెళ్తే మొక్కలకు నీళ్ళు పెట్టేవారు ఎవరు ఉండరు కదా అందుకే మేము ఒక ఒకరం ఇద్దరం ఇద్దరం మాత్రమే వెళ్తాము అందరికీ అందరం వెళ్ళకుండా ఎందుకు అంటే వాటి సమయానికి వాటికి నీళ్ళు పెట్టాలి ఇంకా సమయానికి ఎరువులెయ్యాలి ఇంకా చెప్పాలంటే వాటికి గడ్డి తియ్యాలి గడ్డి తియ్యాలి వాటర్ కొట్టాలి సమయానికి ఎరువు అన్నది వెయ్యాలి మరియు నీరు సరఫరా అవుతుందో లేదో చూడాలి అది చూడాలంటే నేను లేనప్పుడు మా అమ్మ వాళ్ళకి నాన్న వాళ్ళకి పిన్ని వాళ్ళకి నేను చెప్పి వెళ్తాను అట్టా వదిలిపెట్టలేను ఎందుకంటే వాళ్ళకు చెప్పి పోతాను ఎలా అంటే నేను చూసుకోకుండా వెళ్తే అవి చనిపోతాయి మాకు మొక్కలు అంటే చాలా ఇష్టం ఎందుకంటే వాటితోనే మాకు పంట వస్తుంది మేము కడుపు నిండా మూడు పూటలు తినడానికి అవే కారణం అందుకే నేను మా వాళ్ళకు చెప్పి వెళ్తాము ఒంటరిగా పెట్టి వదిలిపెట్టము